నేను వండే పద్ధతి పాటించి మరీ చేసిన వంటకం అనుకున్నట్లుగా తయారు కాకపోతే నేను మొదటి నుండి మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తాను వండిన పదార్థం వృధా కాకుండా తెలివిగా ఏవైనా మార్పులు చేయడానికి ప్రయత్నిస్తాను మొదటి నుండి మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తే నేను మొదటిసారి చేసినప్పుడు చేసిన తప్పులను గురించి వాటిని సరిదిద్దుకుంటాను నేను ఉపయోగించిన పదార్థాలను కొలవడంలో వంట చేసే సమయాన్ని నియంత్రించడంలో లేదా ఉపయోగించిన వంట పద్ధతిలో ఏదైనా తప్పు జరిగిందా అని చూస్తాను వండిన పదార్థం వృధా కాకుండా తెలివిగా ఏమైనా మార్పులు చేయడానికి ప్రయత్నిస్తే నేను వంటకంలో కొన్ని మార్పులు చేస్తాను మనం ఉదాహరణగా చూస్తే వంటకం చాలా పొడిగా ఉంటే నేను కొంచెం నీరు లేదా కూరగాయల రసాన్ని జోడిస్తాను వంటకం చాలా తీపిగా ఉంటే నేను కొంచెం ఉప్పు లేదా నిమ్మరసం జోడిస్తాను చివరికి వంటకం అనుకున్నట్లుగా తయారు కాకపోతే నేను అది నాకు నచ్చకపోతే దాన్ని వృధా చేయకుండా మరొక వంటకం తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఒక వంటకంలో చికెన్ ఉపయోగించినప్పుడు అది నాకు నచ్చకపోతే దాన్ని ఒక సలాడ్ లేదా సూప్ లో కూడా ఉపయోగించవచ్చు కొన్ని చిట్కాలు ఉన్నాయి అవి ఏంటంటే వంట చేస్తున్నప్పుడు వంటకాలు విజయవంతం కావడంపై సహాయపడతాయి వంట కోసం అవసరమైన పదార్థాలను సిద్ధం చేసుకోవడానికి ముందు మనము వాటిని సరిగ్గా కొలవగల అని నిర్ధారించుకోవాలి అంతేకాకుండా ఉపయోగిస్తున్న పదార్థాలను వంట పద్ధతులను గుర్తుంచుకోవాలి ఇంకా ఏదైనా తప్పు చేస్తే వెంటనే దాన్ని సరిదిద్దుకొని చూసుకోవాలి చిట్కాలను అనుసరించడం ద్వారా రుచికరమైన మరియు విజయవంతమైన వంటకాలను తయారు చేయగలము